ఓకే సార్ చెప్తున్నాను నా పేరు రేవతి నేను కడప గవర్నమెంట్ హాస్పిటల్ల్లో పుట్టాను అండ్ నాకు ఒక త్రీ ఇయర్స్ వచ్చేవరకు నేను కడపలోనే పెరిగాను మా అమ్మమ్మ వారి దగ్గర మా అమ్మమ్మ మా తాతయ్య నన్ను ఎంతో బాగా చేసుకున్నారు మరియు నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరి ఒక నాలుగైదు సంవత్సరాలు వచ్చేసరికి నేను మా అమ్మ దగ్గరికి వచ్చేసాను మరియు మా నాన్న వచ్చేసి మా అన్న వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఇంకా నేను నేను మా అమ్మ వాళ్ళతోనే పెరిగాను మా అన్న మా అమ్మమ్మ వాళ్ళతో పెరిగారు నా ఫిఫ్త్ క్లాస్ నాకు ఐదో ఐదో తరగతిలో మా తాతయ్య గారు చనిపోవడం వల్ల మా అన్న నేను ఇద్దరు మా అమ్మ వాళ్ళ దగ్గరికే వచ్చేసాము అలా వచ్చేసిన తర్వాత ఇద్దరము మా అన్న నేను వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అయ్యాము నేను ఆరో తరగతి మా అన్నయ్య ఏడో తరగతికి జాయిన్ అయ్యాము అక్కడినుంచి స్కూల్లో మా అన్న నేను పొద్దున్నే ఇద్దరం లేచి త్వరగా కాలకృత్యాలు అన్ని తీర్చేసుకొని స్కూల్కి వెళ్తాము మా నాన్న మా అమ్మ ఇద్దరు పనికి వెళ్ళేవాళ్ళు అలాగే విస్వోదయ గర్ల్స్ హై స్కూల్లో నేను చేరాను విస్వోదయ బాయ్స్ స్కూల్లో మా అన్నయ్య జాయిన్ అయ్యారు అలాగే చదువుల్లో ఎప్ ముందు అంటే ముందు కాదు మరియు మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్మే ఇద్దరం కూడా బాగా చదివేవాళ్ళం ఎనిమిది తొమ్మిది తొమ్మిదో తరగతిలో నేను ఎన్సిసిలో జాయిన్ అయ్యాను మా అన్న ఎస్ ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి మా అన్నయ్య వచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సొసైటీకి మంచి పనులు చేసేవాడు నేను ఎన్సిసిలో జాయిన్ అయ్యాను ఎన్సిసిలో అలిపిరికి క్యాంప్కి వెళ్ళాం పది రోజులు అక్కడ వారి యొక్క శిక్షణ పొంది ఉన్న పొందాను మరియు నేను ఏ సర్టిఫికెట్స్ పొం ఎన్సిసిలో ఏ సర్టిఫికెట్స్ పొందాను తర్వాత పదో తర్వాత పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి పదో తరగతి నాకంటే ముందు ఒక సంవత్సరం ముందు మా అన్న పదో తరగతి పరీక్షలన్నీ పాస్ అయ్యాడు నేను పదో తరగతి పరీక్షలకి అన్ని ప్రిపర్ అదే ప్రిపేర్ అవుతున్న సమయంలో సమైక్యాంధ్ర బంద్లు వచ్చాయి దాని తద్వారా మూడు నెలలు సెలవులు ఇచ్చారు స్కూల్కి మరియు మూడు నెలల తర్వాత ఆదివారాలు కూడా స్కూల్ పెట్టేవారు అలాగే క్రమశిక్షణగా వెళ్ళేవాళ్ళము పదవ తరగతి పరీక్షల్లో పాల్గొనడానికి ముందు నాకు డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల నా ప్రిపరేషన్ కొంచెం తగ్గింది మరియు పదో తరగతి పరీక్షల్లో ఒక సిక్స్టీ పర్సెంట్ యావరేజ్గా నేను పరీక్షల్లో ప ఉత్తీర్ణత పొందాను మరియు ఇంటర్కి మా అన్న శ్రీ సాయి కాలేజ్ చెప్ప చేరాడు మరియు నేను ఇంటర్కి సాయి కోపరేటివ్ కాలేజ్లో చేరాను మా అన్నయ్య ఎంపీసీ తీసుకున్నారు నేను ఎం సిఈసీ తీసుకున్నాను మ్యాథ్స్ అంటే నాకు భయము మా అన్నయ్య ఇంటర్ అన్ని పాస్ అయ్యారు మా అన్నయ్య ఇంటర్ పాసై తను వచ్చేసి డిగ్రీ జాయిన్ అయ్యారు నేను ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం తీసుకోవడం వల్ల ఇంత టెన్త్ వరకు నేను తెలుగు మీడియంలో ఉన్నాను కాని ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం తీసుకోవల్ల వల్ల మొదట్లో చాలా కష్టం అనిపించేది తర్వాత తర్వాత చిన్నగా ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాను ఇంగ్లీష్ నేర్చుకొని మొదలుపెట్టిన తర్వాత మొదటి త్రైమాసిక పరీక్షల్లో నాకంటూ మంచి గుర్తింపు వచ్చింది మరియు తర్వాత ప్ర మొదటి సంవత్సరం పరీక్షల్లో క్లాసులో ఫస్ట్ క్లాస్లో మొదటి తరగతిలో పాస్ అయ్యాను మరియు రెండవ సంవత్సరంలో కూడా మొదటి తరగతిలో పాస్ అయ్యాను ఇంటర్లో దాదాపు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు పర్సెంట్ వచ్చింది ఫస్ట్ క్లాస్ వచ్చింది తరువాత డిగ్రీ జాయిన్ అయ్యాము మా అన్న డిగ్రీ బీఎస్సీ తీసుకున్నారు నేను ఇంటరు నేను డిగ్రీ వచ్చేసి బీఎస్సీ నేను బీకామ్ తీసుకున్నాను బీకామ్లో కూడా మరియు కాలేజ్ డిగ్రీలో కాలేజ్ ఫస్ట్ వచ్చాను మా అన్నయ్య కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారు డిగ్రీలో మా ఇద్దరిని చదివించడం కోసం మా అమ్మ మా నాన్న చాలా కష్టపడ్డారు ఎంత కష్టపడ్డారు అంటే ఇద్దరు పనికి వెళ్ళేవాళ్ళు సాయం వచ్చిన దాంట్లో మా చదువులకు మరియు మా బట్టలకి ఖర్చుపెట్టారు మరియు వారి మా భోజనం కొరకు వారి భోజనాలు ఆపుకొని కష్టపడేవారు ఎంత కష్టపడ్డారు అంటే ఏ పనైనా చేసేవారు మధ్య మధ్యలో పాపం వారి కష్టాలు మాకు కనిపించకుండా చాలా జాగ్రత్త పడేవారు మరియు నేను బీకామ్ అనేది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను బట్ టెన్త్ స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేను చాలా సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని మరియు మా అన్నయ్య కూడా చాలా సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు స్కూల్లో ఉన్నప్పుడు మా బడిలో అప్పుడప్పుడు సంస్కృతిక కార్యకలాపాలు మరియు పేదవారికి సాయం చేయడము మరియు నృత్యాలు నాటకాలు అన్ని పెట్టేవాళ్ళు దాంట్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని మరియు పేదవాళ్ళకు సాయం చేయడము మరియు ర్యాలీలు చేయడము మరియు చెట్లు నాటించడం లాంటి స సాంస్కృతిక కార్యకలాపాలు అన్ని చేసేవారు అన్నిట్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని మా అధ్యాపకులు కూడా మమ్మల్ని ఎంతో మంచిగా చూసుకొనేవారు మరియు నాణ్యమైన విద్యను అందించడం క్రమశిక్షణ కల బాధ్యతునుగా మమ్మల్ని తయారు చేశారు డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ జాయిన్ అయ్యాను ఎంబీఏ కూడా ఎంబీఏలో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను మా అన్నయ్య డిగ్రీ అయిపోయిన తర్వాత హెచ్ఏఎల్ జాబ్ హెచ్ఏఎల్ అనే కంపెనీలో కాంట్రాక్టర్ జాబ్గా జాయిన్ అయ్యారు నాకు చాలా సంతోషంగా ఉంది మా అన్నకి అంత మంచి జాబ్ వచ్చినందుకు నేను నా డిగ్రీ నుంచి ఒక లక్ష్యం అనేది పెట్టుకొని ఉన్నాను ఎలాగైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగిని కావాలి అని దాని కొరకు మొదట్లో నాకు ఏమి తెలియకపోయిన చిన్నచిన్నగా అందరిని అడగడం ద్వారా తెలుసుకున్నాను తెలుసుకొని ఎలా ముందుకెళ్ళాలి ఏ విధంగా ఎవరిని సంప్రదించాలి ఏ పుస్తకాలు కొనుక్కోవాలి అన్నీ కూడా సేకరించి పెట్టుకున్నాను ఏంబిఏలో మొదటి సంవత్సరంలో కరోనాతో కోచింగ్కి వెళ్ళకుండా ఆగిపోయాను మళ్ళీ ఎంబీఏ తర్వాత ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత లాక్డౌన్ తీసేసారు లాక్డౌన్ తీసేసిన తర్వాత నేను కోచింగ్కి వెళ్ళడానికి ఎక్ ఉన్న కోచింగ్ సెంటర్లో ఏది మంచిగా ఉందో అన్ని వెతుకు అన్ని పరిశీలించుకున్నాను పరిశీలించుకుని మా ఇంటి దగ్గరలోనే కోచింగ్ జాయిన్ అయ్యాను కోచింగ్ చెప్పడం చాలా బాగా చెప్పారు మరియు దాని కొరకు నేను చాలా కష్టపడుతున్నాను కష్టపడి ఎప్పుడైనా మంచి ఉద్యోగం సాధించాలనేదే నా గోలు నా లక్ష్యం కూడా అదే పెద్ద లక్ష్యం నేను ఎప్పుడైతే ఉద్యోగం సాధిస్తానో మా ఇన్ మా అమ్మ మా నాన్నని చక్కగా చూసుకోవాలి మా అమ్మకి ఎటువంటి కష్టం అనేది రానీకూడదు మా అమ్మకి మంచిగా బంగారం చేసియ్యాలి మంచి గుడ్డలు కొనివ్వాలి మంచి ఆహారాన్ని అందించాలి మరియు వారి కష్టం అనేది లేకుండా చూసుకోవాలి మా అన్నకి కూడా మంచిగా రేపు మా అన్న కూడా మంచిగా ఏదన్న బ ఒక బహుమతి అనేది ఇవ్వాలి ఎందుకంటే నన్ను అంత బాగా చూసుకున్నందుకు ఎప్పుడు కూడా నాకు కష్టం అనేది కలిగిచ్చకుండా పాపం తను కొనుక్కున్న నాకు ఇవ్వడం తను అవసరమైన సరే నాకు అది అవసరమని తను నాకు ఇవ్వడం అలాంటివన్నీ చేసినందుకు ఖచ్చితంగా ఎప్పటికీ రుణపడి ఉంటాను తర్వాత మా పేరెంట్స్ నాకు జాబ్ ఒకవేళ నాకు జాబ్ వచ్చినా సరే నేను మా పేరెంట్స్ కొరకు ఎంతో కొంత కృషి చేసి ఖచ్చితంగా వారికి ఒక సొంత ఇల్లు కొనివ్వడము ఇలాంటివన్నీ ఖచ్చితంగా చేస్తాను తర్వాత మా పేరెంట్స్ కష్టం ఎప్పుడూ మర్చిపోను మర్చిపోకూడదు కూడా ఒక గా జాబ్ వచ్చిన తర్వాత నాకు రైల్వేస్ అంటే చాలా ఇష్టము రైల్వేస్ జాబ్ చేసిన తర్వాత కూడా దాంట్లో వచ్చిన ఆదాయంలో నాకంటూ కొంత పక్కన పెట్టుకొని మిగతా దాంతో సగం అనేది నాకు పక్కన పెట్టుకొని మిగతా దాంతో సాంస్కృతిక కార్యకలాపాలు చేయడం మరియు పేదవారికి సహాయం చేయడము పిల్లలు స్కూల్కి వెళ్ళలేని వాళ్ళకి స్కూల్కి పంపించడము మరియు పేదవారికి అంటే ఇప్పుడు నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉంటారు వారికి డబ్బులు ఇవ్వడము అవసరానికి సాయం చెయ్ సాయపడతాం సాయపడ్డం అలాంటివి చేస్తాను మరియు నా బంధువులు నా మిత్రులు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయో వారికి ఖచ్చితంగా సాయం చేస్తాను రేపు ఎప్పుడైనా ఎవరైనా సాయం అని వస్తే వారికి ఖచ్చితంగా సాయం అందించడానికి నేను ముందుంటాను మరియు జాబ్ వచ్చిన తర్వాత జాబ్లోకి జాబ్లో ఉంటూ కూడా ఇంకా ఉన్నత స్థాయి అందుకోవడానికి కృషి చేస్తూ ఉంటాను ఉన్నత స్థాయి అందుకోవడం అంటే ఇంకా దాంట్లో అంటే పై తరగతి ఇప్పుడు నేను చేసే స్థాయి కన్నా పై తరగతి వెళ్ళడానికి నేను ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటాను ఎందుకంటే మానవుడు నిత్య నూతన విద్యార్థి ఎప్పుడూ కూడా రోజు కొత్త కొత్త విధానాలను నేర్చుకుంటూ మనం మన దేనికైతే కష్టపడుతున్నామో అది కృషి చేసి ఇంకా దాంట్లో పైకి ఎదగడమే మానవుని యొక్క సహజ లక్షణము మాన మనం వచ్చేసి నేను బతుకుతు నలుగురిని బతికించడమే నా ధ్యేయంగా పెట్టుకుంటాను మరియు రేపు నా పిల్లలు కూడా అలాగే తయారు చేస్తాను వారికి మంచి ఆహారాన్ని అందించడము మరియు మంచి బుధ్ విద్యాబుద్ధులు నేర్పడం లాంటివి చేస్తాను మరియు ఎవరైనా అనాధ పిల్లలు ఉంటే కనుక వాళ్ళని ఖచ్చితంగా చూసుకుంటాను చూసుకొని వారి పట్ల ప్రేమగా ఉంటూ ఖచ్చితంగా వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించడం ఇలాంటివి ఖచ్చితంగా చేస్తాను మరియు నేను ఎప్ నేను ఎలాగైతే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న కొన్ని కొన్ని నేను చేయలేకపోయాను కానీ నా పిల్లలకు అనేది అవి ఖచ్చితంగా వాళ్ళకి నెరవేర్చడానికి మాత్రం ఖచ్చితంగా చూస్తాను నెరవేర్చాలి కూడా ఎందుకంటే ఈ రోజుల్లో అన్నిట్లోనూ ప్రావీణ్యత నిర్దిష్ట పొంది ఉండాలి లేకపోతే కనుక ఈ రోజుల్లో కష్టం కాబట్టి అన్ని కూడా సక్రమంగా వాళ్ళకి కలిగించి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నాను మరియు మా అన్నయ్య మా అన్నయ్య కూడా అలాగే చేస్తారు మరియు మా అన్నయ్య మా అన్నయ్యకు కూడా మంచి ఎప్పుడైనా సాయపడ్డము మరియు విధి విధానాల్లో మా అన్నయ్యకు సలహాలు ఇవ్వడము లాంటివి ఖచ్చితంగా చేస్తాను ఖచ్చితంగా చెయ్యాలి తర్వాత మా పేరే మా తల్లిదండ్రులును ఎప్పుడు మర్చిపోను వాళ్ళ కష్టం అనేది నా కళ్ళ ముందు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది వాళ్ళ కష్టాన్ని ఎప్పుడూ మర్చిపోను వాళ్ళ ఇవాళ ఎంతైతే నాకోసం కష్టపడుతున్నారో వారికి డబల్ రెట్లుకు సంతో వారికి రెట్టింపు సంతోషం ఇవ్వడం కోసం నే నేను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటాను అలాగే పిల్లలు అన్నవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారు మరియు వాళ్ళు ఎప్పుడైతే వృద్ధిలోకి వస్తారో ఆ కష్టాన్ని సన్ వాళ్ళు మర్చిపోయి సంతోషంగా ఉంటారు సో అలాంటి సందర్భాలని మా ఇంట్లో వాళ్ళకి కలిగిద్దాం అనుకుంటున్నాను మా బంధుమిత్రులకు కాని ఎవరితో కాని శత్రుత్వం పెట్టుకొను శత్రుత్వం పెట్టుకోకూడదు కూడా ఎందుకంటే మానవుడు సంఘజీవి ఒంటరివాడు కాదు సో నలుగురితో పాటు నవ్వుతూ సంతోషంగా జీవించడమే మానవుని యొక్క నిర్దిష్ట లక్ష్యం కాబట్టి మానవ్ మనం కూడా నలుగురితో శత్రుత్వం పెట్టుకోకుండా కలిసి జీవిస్తూ జల్ కలిసి జీవించడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం కూడా సంఘంలో వృద్ధి తీసుకురావాలని అనుకుంటున్నాను